హలో మేడం ఇన్స్యూరెన్స్ ఏజెంటా

నా ఫ్యామిలీలో ఆరుమందిది ఉంది ఆరుమందికి కవర్ అవుతుందా మా అమ్మ నాన్నకి అవ్వలేదా

ఓకే మేడం

ఇది ఏంటి మేడం వన్ టైమ్ పేమెంటా సిక్స్ మంత్ పేమెంటా మంత్లీ మంత్లీ పేమెంట్ ఉందా నేను మంత్లీ స్కీమే పోతాను మేడం మంత్లీ స్కీమే ఈసీగా ఉంది

నేను రేపు ఆఫీసుకి వచ్చేస్తాను మేడం డాక్యుమెంట్ ఏమైనా అన్ని ఇచ్చి ఆ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం రేపే వస్తాను మేడం టెన్ ఓ క్లాక్కి వస్తాను మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం